నగరాల్లో ఎక్కువగా కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయి మా గ్రామంలో అయితే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి ఎందుకంటే ఈ కార్పొరేట్ స్కూల్ అయితే కనుక ఎక్కువ ఫీజులు అలాగే అనేక ఖర్చు ఉంటుంది అదే గవర్నమెంట్ స్కూల్స్లో తీసుకుంటే ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న అవకాశాలు ఎన్నో మా గవర్నమెంట్ ఇచ్చింది ఏంటంటే ఫ్రీగా ఫుడ్డు డ్రెస్ షూస్ బుక్స్ అనగా అనేక ఫెసిలిటీస్ మాకు ఇస్తుంది అది కార్పొరేట్ స్కూల్లో అయితే మనమే అన్నీ కొనుక్కొని అన్ని మనమే సంపాదించుకుని ఫీజులు ఎంతో కట్టుకుని చదువుకోవాలి ఇందువలన కార్పొరేటర్ స్కూల్స్ అంటే కార్పొరేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్ అనే అనేక మంది జాయిన్ అవడానికి ఇప్పుడు ఎంతో మంది వస్తున్నారు అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో ఏంటంటే నాడు నేడు అనే గ్రామ అనే పిల్లలకి దీనివల్ల మనకి అనేక మంది ఉపయోగంతో అనేకమంది పిల్లలు కూడా దీన్నే కోరుకుంటున్నారు ఇందువలన కార్పొరేట్ స్కూల్స్లో అయితే కనుక అనేక ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అలాగే ఈ టైంకి ఇలగే ఉండాలి ఆ టైమ్కి అలాగే ఉండాలని అలగే మనకి అయితే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మంచిగా ఫెసిలిటీస్ ఇస్తున్నారు చైర్స్ అనగా కంప్యూటర్లు అనగా అలాగే టాయిలెట్స్ కూడా ఎంతో నీటుగా మెయింటైన్ చేస్తున్నారు అలాగే చెట్లు నాటడం వల్ల అనేకమంది మంచి ఏయిర్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి వీటి వలన నాకు నాకు మంచిగా అయింది గవర్నమెంట్ స్కూల్ కూడా వన్ వన్ ఆఫ్ ది బెస్ట్ బెటర్ దెన్ కార్పొరేట్ స్కూల్స్ అని అర్థం